నేను ఆన్లైన్లో బట్టలు కొనుగోలు చేసేటప్పుడు సిమ్లెస్ షాపింగ్ అనుభవం చాలా నిరాశగా ఉంది దీనిలో సైజు తేడా రంగు తేడాగా ఉంది డెలివరీ సమయంలో కూడా చాలా తేడా ఉంది కాబట్టి నేను దీనికి త్రీ బై ఫైవ్ రేటింగ్ ఇస్తున్నాను